హలో యా చెప్పండి మీకు ఏ బైక్ కావాలండి పల్సర్ అయితే లక్షా ఇరవై వేలు ఉందండి సెకండ్ హ్యాండు అవునండి టెన్ పెర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి మీకు లక్ష ఐదు వేలల్లో వస్తుందండి రాయల్ ఎన్ఫీల్డ్ అయితే మీకు లక్ష యాభై వేలు పడుతుందండి అవునండి అవునండి ఫస్ట్ హ్యాండ్ అయితే మీకు నాలుగు లక్షలు ఐదు లక్షలల్లో వస్తుందండి ఉన్నాయండి బజాజ్ కెటిఎమ్ ఉన్నాది యమహా ఉంది స్కూటీ ఉంది హోండా ఉంది హోండా దియో అయితే అది స్కూటీ లాగానే అండి అది యాభై వేలల్లో వస్తుంది కెటిఎమ్ది ఏమో లక్ష ముప్పై ఐదు వేలల్లో వస్తుందండి ఏదండి పల్సర్ అయితే మీరు ఒక ఐదు వేల కిలోమీటర్ల వరకు వెళ్ళచ్చండి అవునండి ఇప్పుడు నేను ఒక లొకేషన్ పంపిస్తాను మీరు వస్తారా అండి మరి చే చూసుకోవడానికి మీరు ఒకసారి ఇక్కడికి రండి నేను చెప్తాను ఇది రామకోటి తెలుసు కదండీ

రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు వస్తారా అండి ఈవినింగ్ ఫైవ్ వరకు ఫైవ్ లేకపోతే సెవెన్ వరకు ఉంటానండి నేనైతే వేరే పిల్లవాళ్ళు ఉంటారు నేన్ నేను ఫైవ్ వరకు ఉంటానండి ఈవెనింగ్ రేపు మార్నింగ్ టెన్ వరకు అలా వస్తాను అంటే రండి పెట్టు పెడతాను నేను లొకేషన్ షేర్ చేస్తాను మీరు వచ్చేయండి రేపు